హలో ఎస్విఎన్ రెస్టారెంటా అండి ఓకే అండి అదే వినాయక చవితికి ఏదైనా ఆఫర్ ఉంటే ముందుగా బుక్ చేసుకుంటున్నాము కదా అండి అదే ముందుగా బుక్ చేసుకుందామని ఏదైనా ఆఫర్ ఉందా అండి లేదా అండి అదే ఒకసారి చూసి చెప్తారా అవును అండి అవునండి వెజ్ అండి వెజ్జే అంత స్వీట్స్ చిన్న బర్త్డే ఫంక్షన్ లాంటిది లేండి అవును అండి సరే సరే చెప్పండి ఆ ఉందా అండి ఓకే అండి ఎంత పర్సెంట్ అండి డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంటా అండి సరే మరి ఎక్కువ మంది వస్తున్నామండీ ఒక ట్వంటీ టూ మెంబర్స్ వస్తాము అండి ఇరవై అవును అండి ఇరవై రెండు మంది ఓకే అండి అంటే ట్వంటీ పర్సంట్ ఇస్తారు అండి ఓకే సార్ ఓకే సార్ థాంక్ యు సార్ అదే బుక్ చేసేయండి సార్ పంతొమ్మిదో తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం అవును సార్ ఇరవై రెండు మంది సార్ ఓకే సార్ ఉంటాను థాంక్ యు థాంక్ యూ సార్